హలో మేడం మేడం సెకండ్ ఫ్లోరా మేడం సెకండ్ ఫ్లోర్ అంటే మీరు పర్మిషన్ తీసుకున్నరా మేడం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నరా కాస్ట్ అంటే మీరు మాకు గుత్తకియ్యగలుగుతరా లేదంటే గుత్తకియ్యగలుగుతరా మాకు మెటీరియల్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా అంటే మెటీరియల్ అంటే మెటీరియల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా మమ్మల్ని సెలెక్ట్ చేయమంటరా మేడం మేము మేము సెలెక్ట్ చేయగలుగుతా అంటే మనం మరి మీరేడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీట్ అవుతాం మేము ఖచ్చితంగా మేడం ఆరు